నేను నా మొబైల్లో ప్రతీ రోజు అయితే నేను అయితే వార్తలు అయితే చూస్తాను అండ్ ఆ న్యూస్ వచ్చేసి నేను నేను చూసేది వచ్చేసి వి సిక్స్ వి సిక్స్ ఛానల్కే ప్రిఫరెన్స్ ఎందుకు ఎక్కువ ఇస్తాను అంటే అక్కడైతే మనకు అర్థమయ్యే భాషల వాళ్ళు చెప్పే పద్ధతి కానీ వాళ్ళు చూపించే ఫోటోగ్రాఫీ కానీ చాలా కావు మంచిగా అయితే కనిపిస్తాయి సో అందువలన నేను ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే వీ సిక్స్ ఛానల్కే ఇస్తాను ఒక్క రోజు కూడా ఛానల్ ఛానల్లో మిస్ కాకుండా ప్రతీ ఒక్క వార్తను అయితే నేను అయితే చూసి దాంట్లోకి వెళ్ళైతే చాలా గెయిన్ చేసుకుంటాను అయినా అందువల్ల నాకు చాలా చుట్టు ప్రక్కల కానీ మా ఊళ్ళో కానీ ఏం జరుగుతుందో అయితే ఆ వాళ్ళు ఇచ్చే న్యూస్ని బట్టి అయితే తెలుసుకోవచ్చు అండ్ అలానే మనం సబ్ షేర్ చేసేవి అయితే మన వాళ్ళందరు కూడా తెలియజేయవచ్చు అలాంటి వార్తలు అండ్ వచ్చేసి ఈ వి సిక్స్ ఛానల్ని అయితే సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను నా మొబైల్లో ఎందుకంటే ప్రతీ రోజు ప్రతీ వార్త మిస్ కాకుండా చూడాలని అయితే అలా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను అండ్ మా అందరి ఫ్యామిలీ వాళ్ళకు కూడా ప్రతీది అందరికి చెప్తాను ఎందుకంటే వి సిక్స్ ఛానల్ నుంచి కూడా బాగా న్యూస్వి న్యూస్ అయితే న్యూస్ వల్లన అయితే బాగా తెలుసుకోవచ్చు అని